మా ఊరిలో వారానికి ఒకసారి సంత జరుగుతుంది ఆ సంతకు వెళ్ళినప్పుడు మేము వారానికి సరిపడ కూరగాయలు పండ్లు అన్నీ తీసుకుని వస్తాము సంతలో చాలామంది వ్యాపారులు బట్టలు మరియు బొమ్మలు మరియు కూరగాయలు పండ్లు నిత్యవసర సరకులని అమ్ముతారు మనం వెళ్ళి వస్తువులను మన ఇంటికి గృహానికి సరిపడ వస్తువులను కొనుగోలు చేస్తాము మాకు విలేజ్లో వారానికి ఒకసారి మాత్రమే సంతను జరుపుతారు సంత జరిగినప్పుడు మేమందరం వెళ్ళి ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ కూరగాయలు కానీ ఇంకా బట్టలు మరియు ఇంకా ఏమైనా వస్తువులు అవసరం ఉన్నవన్నీ కొనుక్కొని వస్తాము ఇలా వారానికి ఒకసారి సంతకి వెళ్ళి కూరగాయలు మరియు వస్తువులు కొనుక్కొని రావడం మాకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది సంతలో అందరూ వ్యాపారులు ఒకే దగ్గర ఉండడం అన్ని వస్తువులు కొనుగోలు చేయడం చాలా ఆనందకరంగా ఉంటుంది మరియు మేము మా పిల్లలు వెళ్ళి సంతలో నిత్యవసర సరుకులన్నీ కొనుగోలు చేయడం వల్ల మాకు ఎంతో ఆనందంగా అనిపిస్తుంది